ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అంటే చాలా అభిమానులు ఉన్నారు క్రికెట్ అంటే పిచ్చి ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో ఒకసారి క్రికెట్ జరిగేటప్పుడు మేమంతా కూడా అక్కడికి వెళ్ళాము అక్కడే చూడడం జరిగింది ఒక్క క్రికెట్కి ఇంతమంది అభిమానులు ఉన్నారా అనేది నేను అక్కడే చూశాను క్రికెట్ ఆడే వారిని కూడా ప్లేయర్స్ని కూడా అక్కడ చూడడం నేరుగా చూడడం నాకు చాలా సంతోషకరం అనిపించింది క్రికెట్ చూస్తు ఉంటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను దాంట్లో మన సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ జడేజా కానీ జడేజా వేసే బౌలింగ్ని పిచ్చి పిచ్చి ఇష్టం జడేజా వేసే బౌలింగ్ అయితే విరాట్ కోహ్లీ వాళ్ళ యొక్క బౌలింగ్ కానీ బ్యాటింగ్స్ కానీ నేను చాలా బాగా ఇష్టపడతాను ఇంత ముందు ఆ ఎల్బీ స్టేడియంలో పోయి చూసేటప్పుడు నేను కూడా వెళ్ళి చూశాను అప్పుడు మన ఇండియా పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ ఇరవై ఓవర్లు బాగా ఆడారు మన ఇండియా విన్ ఇండియా గెలవడం జరిగింది నేను చాలా అక్కడి నుంచి చాలా ఎంజాయ్ చేసుకుంటు హైదరాబాద్ నుంచి మాది తిరుపతి డిస్టిక్ పక్కన విలేజ్ మాది అంతవరకు మేము ఎంజాయ్ చేసుకుంటు వచ్చాం ఎప్పుడు క్రికెట్ అయినా కూడా ఆఫీసుకు కూడా సెలవు పెట్టి మేము క్రికెట్ చూడడము ఎన్ని పనులు ఉన్నా వదులుకొని వచ్చి మేము క్రికెట్ దగ్గర కూర్చోవడం కరెంట్ లేకపోయినా మేము ఎక్కడున్నా పక్కన వెళ్లి కూడా కరెంటు ఉండే చోట పోయి క్రికెట్ చూడడం అదే పనిగా ఇంట్లో నుంచి బయట వచ్చి కూడా మేము సెల్లు పెట్టుకునేసి ఆ సెల్ఫోన్లో కూడా క్రికెట్ చూడడం వంటి చేస్తా ఉంటాము క్రికెట్ గురించి క్రికెట్ అంటే ఆంధ్రప్రదేశ్లో మా ఆంధ్రప్రదేశ్లో ఇంత అభిమానులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు అనేది అప్పుడే తెలిసింది చాలా పే చాలామందికి పిచ్చి క్రికెట్ అంటే ప్రాణం కూడా ఇచ్చేవాళ్ళు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అంటే ఇష్టం అది ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ ఉన్నారు వీవీ లక్ష్మణ్ గారు చాలా గర్వకారణం గర్వంగా చెప్పుకోవచ్చు మా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు అనేసి క్రికెట్లో ఒకరు ఉన్నారు అనేసి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలామంది ఇంకా విరాట్ కోహ్లీ కానీ జడేజా కానీ చాలా మందిని చెప్పుకోవచ్చు చాలామందిని సచిన్ టెండుల్కర్ సెంచరీ కొట్టినప్పుడైతే ఎంజాయ్ చేసాము అంటే దగ్గర దగ్గర ఒక పది ఇరవై వేలకి మేము పటాకులు తెచ్చి మా ఊళ్ళో పటాకులు కాల్చి బాగా ఎంజాయ్ చేసాం మా ఊరే కాదు మా చుట్టుపక్కల కూడా బాగా ఎంజాయ్ చేసి అతని ఫోటోలు అంతా పెట్టి దండలు వేసి చాలా చేశారు క్రికెట్ అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేవాళ్లు క్రికెట్ అంటే పిచ్చి వీరాభిమానులు మా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు దానికోసం ప్రాణాలు ఇచ్చే వారు కూడా ఉన్నారు అనేసి నేను తెలియచేస్తున్నాను